అవునండి ఆదిత్య కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నా మీరెవరు చెప్పమ్మా

అప్పుడు నువ్వు మీ ఫాదర్కి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిందన్నావు కదా సర్టిఫికెట్టు నువ్వు అప్లై అప్లై చెయ్యాల్సిందేముంది అదంతా అప్లికేషన్ ఒక ఏ ఫోర్ షీట్ మీద రాసి అది అది తీసుకుని ఆధార్ కార్డ్ అవి పట్టుకుని కాలేజీకొస్తే అది అప్లై చెయ్యాలమ్మా వన్ వన్ మంత్ పడుతుంది అవటాని అవటానికి వన్ మంత్ పడుతుంది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవటానికి కారణం ఏంటనేది మీ డాడీకి ట్రాన్స్ఫర్ అయింది కదా అది తీసుకురావాలి ఏ నీ ఆధార్ నెంబరు కంపల్సరీ ఇవ్వాలి మీకు పేరెంట్స్ ఆధార్ నెంబర్లన్నీ తీసుకునొచ్చి ఇక్కడ నువ్వు అప్లై చెయ్యాలి ఓకేనా ఫైవ్ తౌజండ్ అవుతుందమ్మా నువ్వు అప్లై చేయటానికి ఒక అంటే మీ మీ పే మీ డాడీ సైన్ కావాలమ్మా ఏ మీ పేరెంటుని తీసుకునే రావాలి ఓకేనా ఓకే ఓకే అమ్మ రేపు రా నీ ఇష్టమమ్మా నువ్వు ఎప్పుడు అప్లై చేసుకున్నా వన్ మంత్ పడుతుంది నీకు రావటానికి ఓకేనా ఓకే ఓకే